మన శాస్త్రీయ సంగీతాన్ని మళ్ళీ ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మనం చర్యలు తీసుకోవాలి శాస్త్రీయ సంగీతంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మనం చూడగలము ఇప్పుడు ఉన్నటువంటి సంగీతంలో అలాంటి ప్రశాంతమైనటువంటి ఆ యొక్క మధుర భావాన్ని అనుభవించడానికి అవకాశం ఉండదు శాస్త్రీయ సంగీతాల్లో ఎంతగానో ఆ అవకాశాన్ని మనం చూడవచ్చు మరి మై మెదడు రిలీఫ్ మైండ్ రిలీఫ్ కోసం మంచి సంగీతం ఈ శాస్త్రీయ సంగీతం కాబట్టి వీటిని పాఠశాలల్లో కూడా తీసుకు వచ్చినట్లయితే మరి మా స్ట్రెస్ రిలీఫ్ అనేది చాలా ఈజీగా దొరుకుతుంది